నేను బండి రిపేర్ చేస్తూ ఉంటే నా చేతికి గాయం అయ్యింది నా మిత్రమా ఇక్కడ చికిత్సా కేంద్రం ఎక్కడ ఉందో కాస్త తెలుపగలుగుతావా నేను చికిత్స చేసుకోవాలి